భారతదేశంలో కళాకారులకు తగిన ప్రాధాన్యత అవకాశాలు ఇవ్వబడ్డం లేదని నేను అనుకుంటున్నాను దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి కళారంగాలను సాధారణ ప్రజలు తక్కువ తక్కువ విలువైనదిగా భావిస్తారు భారతదేశంలో కళాకారులు కళారంగాలు తరచుగా అలంకారికమైనవి గాను భావించబడుతున్నాయి కళాకారులు తరచుగా తక్కువ స్థాయి ఉద్యోగంగా చూసుకుంటారు మరియు వారికి తక్కువ వేతనాలు మరియు ప్రయోజనాలు లభిస్తాయి రెండవది కళా రంగం కోసం తగిన మద్దతు లేదు భారతదేశంలో కళారంగానికి తగిన మద్దతు లేదు ప్రభుత్వం కళా రంగాలకు తగినంత నిధులు కేటాయించదు మరియు కళాకారుల శిక్షణ మరియు అభివృద్ధికి తగిన అవకాశాలు లేవు కళా రంగం గురించి అవగాహన లేకపోవడం అనేది మరొక కారణం భారతదేశంలో కళారంగం గురించి అవగాహన తక్కువగా ఉంది ప్రజలు కళారంగాలు యొక్క విలువ మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం లేదు ఈ కారణాల వల్ల భారతదేశంలో కళాకారులు తరచుగా ఆర్థికంగా కష్టపడుతున్నారు మరియు వారి కళలు కొనసాగించడానికి కూడా కష్టపడుతున్నారు కళాకారులకు మరింత ప్రాధాన్యత అవకాశాలు లభించాలని నిర్దారించడానికి ఇలాంటి చర్యలను తీసుకోవచ్చు కళా రంగాలకు మరింత ప్రజాదారణ పొందేలా చేయడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలు చర్యలు తీసుకోవాలి కళారంగాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించవచ్చు కళా రంగానికి మరింత మద్దతు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కళా రంగాలకు నిధులు కేటాయించడం కళాకారులకు శిక్షణ మరియు అభివృద్ధి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు తీసుకోవచ్చు కళా రంగంలో స్థిరమైన ఉద్యోగాలు మరియు వృత్తి అవకాశాలు సృష్టించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి ఈ చర్యను తీసుకోవడం వల్ల కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించి నడిపించవచ్చు